వంటకాలలో చాలా బాగుండేది ఏదంటే పప్పు పా పప్పు ఏంచుకొనే పప్పైతే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్టు పప్పు ఎలా చేయాల్రా అంటే పప్పు నూనె పోసి బాగా పప్పు వేయించుకోవాలి మిరపకాయలు వెయ్యాలా దాంట్లో ఆ తరువాత దాంట్లో వెల్ తెల్లగడ్డ వెయ్యాల తెల్లగడ్డ వేసిన తరువాత టమోటాలు ఎర్రగడ్డలు అన్నీ వాడ్చుకొని దాంట్లో మిరియాలు ధనియాలు అన్నీ వేసి వేంచుకొనిన తరువాత కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టామంటే ఒక ఫైవ్ విజిల్కి మనం పనిమాలసిన అవసరం కూడా ఉండదనమాట అంత టేస్ట్గా అంత అద్భుతంగా చాలా బాగుంటుందది తరువాత ఇంకోటి ఏమిరా అంటే ఎగ్ టమేటా ఎగ్ ఉడకపెట్టిపెట్టుకొని టమోటా ఎర్రగడ్డ ఆయిల్ వేసుకొని టమోటా ఎర్రగడ్డ రెండు వాడ్చుకొనేసిన తరువాత దాంట్లో తెల్లగడ్డ కొద్దిగా పసుప్పొడి మిరప్పొడి అన్నీ వేసి తరువాత దాన్ని బాగా వాడ్చేసి ఎంతో టేస్ట్గా వచ్చేలాగా వాసనొచ్చేలాగా ఏంచుకున్నామంటే చాలా బాగుంటుంది దాంట్లో ఈ ఎగ్గు అంటే అది ఉడికిచ్చుకొనిన తరువాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిందంటే చాలా బాగుంటుందనమాట ఆ తరువాత ఎగ్గు ఉ ఉడక బెట్టిన తరువాత ఆ ఎగ్ని మనము దాంట్లో వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ దాకా దాంట్లో ఉడికిందంటే చాలా అద్భుతంగా ఉంటుందది ఆ తరువాత ఇంకోటేరా అంటే వంకాయ్ ఆ వంకాయల్ని నూనోంకాయ పెట్టామంటే చాలా ఎంత రుచికరంగా ఉంటాదంటే చాలా రుచి కరంగా ఉంటుందనమాట అది ఎలా చేయాలంటే నాకు ఇష్టమైనదది చాలా ఇష్టమైంది మా పిల్లలు కానీ మా అయన కానీ వచ్చే గెస్టులు కూడా చాలా బాగుంది అని చెప్తారనమాట అది ఫస్టు వంకాయలు బాగా కడిగేసుకొని చింతపండు నానబెట్టుకొని ఆ తరువాత ఈ వంకాయలన్నీ అట్లే గుత్తి వంకాయ లాగ తరుక్కోవాలనమాట కాడలాగే ఉండాల గుత్తొంకాయ లాగా తరుక్కొని మనం వాటర్లో వేసుకొని తీసి పక్కకు పెట్టుకుంటాం పక్కనపెట్టుకొనిన తరువాత చెనిక్కాయ చెనిగింజలు తరువాత ఎరగడ్డ టమోటా దాంట్లో మిరియాలు కొంచెం యాడ్ చేసుకొని వెల్లిగడ్డలేసుకొని అల్లమేసుకుంటే చికెన్ పులుసు లాగా కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుం బాగుండేదే కావు దాని చేసే విధానం చేస్తే చాలా బాగుంటుంది దాంట్లో ఇది చెనక్కాయ పప్పులు టమోటా ఎరగడ్డ ఇవన్నీ మిక్సీ కేసుకున్న తరువాత మనము దాంట్లో వంకాయ లోపల ఆ గుజ్జును పెట్టామనుకో కొద్దిసేపు నానబెట్టేసి ఆయిలేసి దీని దాంట్లో ఆవాలు కొద్దిగా వేసుకొని కరింపాకు కొద్దిగా వేసుకొని ఇవన్నీ దాంట్లో వేసామంటే బాగా వాడ్చిన తరువాత ఒక వన్ గ్లాస్ వాటర్ వేసేసి కొద్దిగా చింతపండు నీళ్లు దాంట్లో పోసేసామనుకో చాలా బాగు అట్టా కాదు అనుకుంటే అన్నీ మిక్సీ కేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని దాంట్లో పెట్టేసినామంటే కొంచెం లైట్గా ఉడికి ఉడకనట్టు ఉంటుందనమాట అందువల్ల ఇది వంకాయ మాత్రమే ఉడికించుకొని బాగా వేయించుకున్నామంటే ఆ తరువాత పులుపు కొద్దిగా పోశామంటే చాలా బాగుంటుంది అలాగే ఒక అరగంట సేపు బాగుంటుంది ఉడికిందంటే ఆ తరువాత దించేసి ఫ్లేవర్ కోసం మనము కరింపాకు కొత్తిమీర కొద్దిగా పైనేసుకున్నామంటే పక్కకిపెట్టుకొని దానికి పచ్చదోకరవ్వ చేసుకున్నామంటే చాలా బాగుంటుందనమాట ఇంకా నాకు నచ్చిన రుచికరమైన టేస్టయినా వంటకాలంటే సాంగడ్డ సాంగడ్డ ఉడికించుకొని కొద్దిగా పులుపు నానబెట్టుకొని దాని కలిపేసుకుని దాంట్లో టమోటాలు కలుపుకొని ఈ సాంగడ్డ ఉడకబెట్టి పక్కకి పెట్టుకొని ఇవి రెండూ ప్రిపేర్ చేసుకున్న తరువాత మనకి అవి కలుపుకొని దాంట్లో పసుప్పొడి మిరప్పొడి వేసేసి ఆయిల్ వేసి ఆవాలు వేసేసిన తరువాత మనం ఈ పులుపునెత్తి దాంట్లోపోసి బాగా ఉడకనిచ్చిన తరువాత దాంట్లో తెల్లగడ్డ కూడా కొద్దిగా వేసుకుంటాం కరివేపాకు కొద్దిగా వేసుకుంటాం దాంట్లో అట్లా ఉడికిచ్చిన తరువాత ఈ సాంగడ్డ ఎత్తి దాంట్లో వేశామంటే చాలా బావుంటది అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిందంటే ఇంకా అద్భుతంగా టేస్టు గామా గమాని గుమగుమలాడుతూ చాలా బాగుంటాదనమాట ఇంకా నాకు నచ్చింది ఏమంటే టమేటా టమోటా బాటుంది అది టమోటా ఎరగడలు తరుక్కొని దాని బాగా వాయ్ వాడిన తరువాత పసుప్పొడి మిరప్పొడి ఒకరవ్వ చికెన్ మసాలా తెల్లగడ్డ వేసినామనుకో దాన్ని ఉడికించుకొని వన్ గ్లాస్ నీళ్లుపోసేసి బాగా చిక్కపడుతుందనమాట అప్పుడు చాలా టేస్టు ఆయిల్ కొంచెం ఎక్కువేయాల వేస్తే ఇవి చేసినామానుకోండి తిన్నామంటే చాలా ఎంత రుచిగా ఉంటుందంటే చాలా రుచిగా ఆ తరువాత నాకు నచ్చింది ఇంకోటి చికెన్ చికెన్ ఎలా చేయాలిరా అంటే ఫస్టు చికెన్ కడిగేసుకొని వన్ ఒక్కసారే కడుక్కోవాల కడిగి కడిగి పక్కకు పెట్టుకోని మనం ఆ పైన చాలా రుచికరంగా ఉంటుంది